నేను వంటకు అత్యవసరంగా అంటే త్వరగా అయిపోయిన యంత్ర సామా యంత్ర సాధనాలు ఏమిటంటే కో స్టవ్వు గ్యాసు కుక్కరు మిక్సర్ గ్రైండరు ఓవెన్ ఈ ఇవైతే మనం ఇవి కాని మనం ఉపయోగించినట్లయితే మనకు త్వరగా వంట అయిపోతుంది ఎందుకంటే వంట అవ్వడానికి అత్యవసరం అత్యవసరం అంటే త్వరగా అవ్వడానికి అత్యవసరంగా ఉపయోగపడతాయి అంటే ఉపయోగపడడానికి మనం త్వరగా పనులు ముగించుకోవాలి అంటే ఈ సామాన్లకు మన ఈ యంత్ర సామన్లు మనకు ముఖ్యం